హలో మేడం ఇక్కడ మేము ఫ్లాట్ తీసుకోవాలి అనుకుంటున్నాము ఫ్లాట్ తీసుకోవాలి అనుకుంటున్నాము రేట్ ఎట్లా ఉంది మేడం హౌస్కు మేడం

ఓకే రేట్ ఎట్ల మరి ఓకే రోడ్డుకి మెయిన్ రోడ్డుకి దగ్గర కావాలంటే ఎట్ల మేడం రేటు

అదే మేము షాప్ పెట్టుకోవాలి అనుకుంటున్నాం మేడం మరి లోపలికి తీసుకోవాల మెయిన్ రోడ్కి తీసుకుంటే రేట్ ఎట్లా ఉంటుంది అని తెలుసుకోవడానికి కాల్ చేసినాను ఓకే ఓకే మేడమ్ రిజిస్టర్డ్ అయ్యి ఉన్నాయా మేడం అవి ఓకే మేడం థ్యాంక్ యూ